నృత్యం అనేది ఒక అద్భుతమైన కళారూపం ఇది మనుషులను దగ్గరకు చేసి సమోహా భావనను పెంపొందించగలదు ఇది అనేక విధానాలుగా చేస్తుంది నృత్యం ఒక సాధారణ భాష ఇది భాష సంస్కృతి లేదా వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు ఒక సాధారణ భాష మనం ఒకే భాష మాట్లాడకపోయినా కూడా మన నృత్యం ద్వారా కమ్యూనికేట్ చేయవచ్చు మరియు కనెక్ట్ అవ్వవచ్చు నృత్యం ఒక వ్యక్తీకరణ మార్గం ఇది మన భావోద్వేగాలు ఆలోచనలు మరియు అనుభవాలను వ్యక్తీకరించడం ఒక మార్గం మనం నృత్యం చేసినప్పుడు మనం మన శరీరంను మాటల కంటే మరింత లోతుగా మాట్లాడడానికి అనుమతిస్తాయి నృత్యం ఒక సమూహ కార్యకలాపం ఇది మనం ఇతరులతో కలిసి పని చేయడానికి మరియు కనెక్ట్ అవ్వడానికి ఒక మార్గం మనం ఒకే లక్ష్యం కోసం కలిసి నృత్యం చేసినప్పుడు మనం ఒకరితో ఒకరు బలమైన బంధాన్ని అనుభవిస్తాము నృత్యం ఒక ఒకే ఆనందకరమైన అనుభవం ఇదే మనం ఆనందించడానికి విశ్రాంతి తీసుకోవడానికి మరియు మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఒకే మార్గం మనం నృత్యం చేసినప్పుడు మనం ఇండోర్ మనలను విడుదల చేస్తాము ఇవి మన సంతోషాన్ని మరియు రిలాక్స్ను అనుభవించడానికి సహాయపడే హార్మోన్లు నృత్యం అనేది మనుషుల దగ్గరకు చేసి మరియు సమూహ భావాన్ని పెంపొందించే అద్భుతమైన కళారూపం ఇది మనల్ని మరింత సృజనాత్మకంగా సంతోషంగా మరియు ఆరోగ్యకరంగా ఉండేలాగా చేస్తుంది